నేను మా సొంత తోటలో టమాటో తోట పెట్టాను అంతే కాకుండా బొప్పాయి అంతే కాకుండా జామతోట మామిడితోట ఇలా రకరకాల చెట్లు పెట్టి తోటలు పండిస్తూ ఉన్నాను ఇంకా బంతిపూల తోట కూడా పెట్టాను ఆ బంతిపూలనేది సీజనల్ కాబట్టి చాలా క్రిమికీటకాలతో దోమలతో పురుగులతో చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాయి నా పంట పొలాన్ని అందుకోసమే నేనెక్కువగా యూరియా యూస్ చేస్తూ ఉంటాను అంతే కాకుండా నేనెక్కువ సేంద్రియ ఎరువులు వాడుతూ ఉంటాను దోమలకోసం వేప వేపరసం కలిపి అందులో ఒక డబ్బాలో కలిపి అందులో పంపుకొట్టే డబ్బాలో వేసుకుని లేకుంటే డ్రోన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ డ్రోన్స్ కూడా మనకు దోం మందులు చల్లడానికి ఉపయోగిస్తున్నారు అందుకోసమే నేను డ్రోన్స్ యూస్ చేసి అందులో వేపనూనె లేకుంటే వేప ఆకు వేపచెట్ల నుండి వచ్చే రసము అవి యూస్ చేసి ఆ నేను చెట్లపై చెట్ల ఆకులపై చల్లుతూతాను దానివల్ల దోమలు పురుగులనేవి నశించిపోతాయి నేను ఎక్కువగా నా పంటపొలాలన్నింటిని సేంద్రియ పద్దతిలో యూస్ చేయడానికే యూస్ చేస్తాను ఎందుకంటే సొంతతోటలనేవి మనం సేంద్రియ తోటలంటే తోటద్వారా పండ్లు వస్తాయి పూవులు వస్తాయి ఆ పండ్లు అనేది మనం తింటాం కాబట్టి ఆహారంకి అవి సేంద్రీయంగా ఉంటేనే చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఇంకా నాకు నాకు ఎక్కువగా దిగుబడి వస్తుంది అని నమ్మకంతో నేను ఎక్కువ సేంద్రియ పద్దతిని యూస్ చేస్తాను ఇంకా మా ఆవుపేడ బర్రెపేడ అవన్నీ కలిపి మొక్కకు కిందభాగంలో అందిస్తాను దానివల్ల మొక్కకు శక్తి కలిగి అది స్వయంగా మంచిగా పోషణ కలిగి ఉంటాయి ఇంకా ఎక్కువ సేంద్రియ పద్దతిలోనే యూస్ చేస్తాను ఎక్కువ వేప అట్లా ఆ విధంగా యూస్ చేయడం వల్ల అవి మంచిగా మొక్కలు పెరిగి మంచి దిగుబడిని నాకు అందిస్తాయి